ఎస్ అన్ని టైప్స్ అన్ని టై అన్ని అన్ని టైప్స్ అఫ్ సైకిల్స్ అవైలబుల్ అండి మా షాపులో చిన్న వాళ్ళ నుంచి వెళ్ళి పెద్దవాళ్ళ దాకా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి వెళ్ళి స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి వెళ్ళి సిక్స్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ వరకైతే ఉంటాయి అల్ టైప్స్ అఫ్ బైసైకిల్స్ అల్ మోడల్స్ అర్ ట్యూబ్ టైర్స్ ఉంటాయి నార్మల్ టైర్ ట్యూబ్ ఉంటాయి ట్యూబ్లెస్ ఉంటాయి ట్యూబువి కూడా ఉంటాయి మీకు ఎట్లాంటి చేసి ఎస్ అంటే పిల్లల సైజుని బట్టి అంటే చిన్న పిల్లలకి అయితే టైర్ ఓన్లీ జస్ట్ స్పాంజ్ టైపు టైర్ దొరుకుతాయి అండ్ పెద్ద పిల్లలకి వచ్చేసరికి కొన్ని ట్యూబ్స్ ఉంటాయి కొన్ని వితౌట్ ట్యూబ్స్ ఉంటాయి అంటే మనం అనుకున్నట్టు ఆ విధంగా ప్రిపేర్ చెయ్యడానికి రాదు కంపెనీ నుంచి వచ్చేది అట్లా డైరెక్ట్ సేల్కి చేస్తారన్నమాట మార్నింగ్ నైన్ నుంచి ఈవెనింగ్ సిక్స్ వరకు అవునా ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్